ఏవేవి ఉన్నాయమ్మ ఏంటి కూరగాయలు అసలు టమాటాలు ఎట్లా ఇస్తున్నావు

అవును టమోటా లేదా ఓకే ఎట్లా ఇస్తారు వాటి కేజీకి ఎంత ఓకే

చిక్కుడుకాయలు స్మాల్ది

అవునా ఓకే

ఓకే

టమాటో చిక్కుడుకాయలు అన్ని కిలో కిలోనే ఇవ్వండి టమాటా ఫైవ్ కేజీస్ ఇవ్వండి టమాటా ఫైవ్ కేజీస్ ఇవ్వండి ఆలు ఇంకా అన్నీ నార్మల్గానే ఇవ్వండి కేజీస్లోనే

ఇంకా ఫ్రెష్గా అయితే ఉన్నాయి కదా ఆంటీ మీకు రీసెంట్గా పంపించిన కూరగాయలల్లో టమాటాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కదా ఆంటీ ఓకే ఆంటీ ఇంకా మీ దగ్గర మీ దగ్గర ఇంకా ఇవే ఉన్నాయేమో క్యారెట్ ఇవ్వండి టూ కేజీస్ ఓకే ఎప్పటిలోకి పంపిస్తారు అండి ఓకే ఒక టూడేస్లో పంపించండి

ఓకే ఆంటీ ఓకే ఆంటీ ఓకే ఆంటీ